పశ్చిమ గోదావరి జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా ఇది చారిత్రకంగా సాంస్కృతికంగా మరియు సహజంగా చాలా ముఖ్యమైన ప్రాంతం జిల్లాలో అనేక గుర్తించదగ్గ స్థలాలు చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయి వీటిలో ఆలయాలు కోటలు పురాతన వస్తు ప్రదర్శనశాలలు ఉన్నాయి వాటిలో ఒకటి అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ ఆలయం పదకొండవ శతాబ్దానికి చెందినది శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అంకితం చేయబడింది ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి మరొకటి వృక్షశాస్త్ర మ్యూజియం ఈ మ్యూజియం జిల్లాలోని చెట్లు మరియు మొక్కల గురించి సమాచారాన్ని అందిస్తుంది ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అలాగే బాపు పాటీ మ్యూజియం ఈ మ్యూజియం జిల్లాలోని ఒక ప్రసిద్ధ చిత్రకారుడు బాపు పాటీ యొక్క జీవితం మరియు కల గురించి సమాచారాన్ని అందిస్తుంది ఇంకా అంతర్వేది బీచ్ ఈ బీచ్ జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యటక ఆకర్షణ ఇది స్నానం సూర్య రష్మి తీసుకోవడం అలాగే విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం రామచంద్రపురం జలాశయం ఈ జలాశయం జిల్లాలోని ఒక ప్రసిద్ధ పర్యటక ఆకర్షణ ఇది ఈత బోటింగ్ మరియు పిక్నిక్ కోసం ఒక అద్భుతమైన ప్రదేశం అలాగే గోదావరి నది ఈ నది జిల్లాలో ప్రవహిస్తుంది మరియు ఇది ఒక అందమైన దృశ్యం నదిలో ఈత కొట్టడం బోటింగ్ మరియు పిక్నిక్ కోసం ఇది ఒక అద్భుతమైన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలో అనేక గుర్తించదగ్గ స్థలాలు చారిత్రాత్మక స్థలాలు ఇంకా ఎన్నో ఉన్నాయి